నమస్తే సార్ ఎస్సెస్ రే ఎస్సఎస్ ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ మీ పేరేం పేరు సార్ ఎక్కడ సార్ మీది

ఇరవై మంది ఉన్నారా సార్ ఇరవైమ్మా రెండు మీరు కార్లు కావాలంటేనేమొ రెండు పెట్టుకోవాలి సార్ రెం తుఫాన్ రెండు పెట్టుకోవాల్సి వస్తుంది టెంపో కావాలంటే ఒకటి సరిపోతుంది సార్ ఆ అవైలబుల్ ఉంది సార్ మీకు ఏం కావాలి కార్ కావాలా టెంపో కావాలా ఓకే సార్ ఉంది సార్ ఓకే సార్ ఓకే